హలో జొమాటొ జొమాటోయేనా అండి అంటే నేను నాకు పిజ్జా కానీ బ బర్గర్ అలాగే సాఫ్ట్ డ్రింక్స్ ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయా అండి ప్రజెంట్ అలాగే నాకు షవర్మ కూడా కావాలండి కొంచం అవైలబుల్ ఉందా లేదా చూడండి నాకు మీ రెస్టారెంట్ మీ జొమాటో నుంచి ఆర్డర్ చేసుకోవడం చాలా ఇష్టం కొంచం అవైలబుల్గా ఉందో లేదో చూడండి అలాగే ఇంకా నాకు కావాల్సినవి ఇంకా చాలా ఉన్నాయండి అది ఏంటంటే బిర్యానీ ఫ్రాన్స్ బిర్యానీ ఒకటి చికెన్ బిర్యానీ ఒకటి నాకు అవి చాలా ఇష్టం అండి కొంచెం అయి కొంచెం త్వరగా తీసుకురాండి అలాగే జున్ను ఇవన్నీ మీ దగ్గర చాలా బాగుంటాయి వీటన్నింటినీ కన్నా అయితే నాకు తెలిసిందయితే ఫ్రాన్స్ మంచూరియా చాలా బాగుండుద్ది అని చెప్పి విన్నాను అలాగే నేను ఒకసారి తిన్నాను సో నాకు నచ్చింది అందుకే కొంచం అది కూడా పెట్టండి నాకా కొంచం అవన్ని డెలివరీ పంపిస్తారా